నేను మా ఇంటి శ్రీకాకుళం నుంచి వెళ్లి బస్ స్టాండ్ కి వెళ్లాలనుకుంటున్న వెళ్లాలనుకున్నాను అందుకోసం నేనొక ఊబర్ టాక్సీ ని బుక్ చేసుకున్నాను బుక్ చేసుకున్నాను బుక్ చేసుకొని ఈ మా ఇంటి నుంచి వెళ్లి బస్ స్టాండ్ దాకా వెళ్లాను మళ్ళీ బస్ స్టాండ్ కి నుంచి వెళ్లి మా ఆఫీస్ దగ్గరనే ఉండే అయితే నేను అక్కడి నుండి నడుచుకుంటూ మా ఆఫీస్ కు వెళ్ళాను మా ఆఫీస్ కు వెళ్ళి టైం చూద్దామని ఈ సెల్ యూజ్ సెల్ కోసం వెతికాను వెతికితేనే నా సెల్ నా పర్స్ లో ఉండిపోయింది నా పర్స్ ఏమో కనపడటం లేకుండా పోయింది అప్పుడు నా పర్స్ ఎక్కడ ఉంది అని నేను చూస్తే నాకు దొరకడం లేదు నాకు తెలిసి నేను అ ఊబర్ టాక్సీ లో మర్చిపోయాను అని నేను అనుకున్నాను మళ్ళీ ఈ ఊబర్ టాక్సీ కి నేను మళ్ళీ తిరిగి కాల్ చేద్దాం అంటే నాక్ తిరిగి నా ఫోన్ అందులోనే ఉంది ఆ డ్రైవర్ కి కాల్ చేద్దాం అంటే మళ్ళీ నేను నా ఫోన్ కి చేద్దాం అంటే నా ఫోన్ అందులోనే ఉంది సో నేను అప్పుడు మా పక్క కొలీగ్ నుంచి వళ్ళి నేను నా నంబర్ కి కాల్ చేశాను నాకు నంబర్ కి కాల్ చేస్తే నా నంబర్ కాల్ అటెంప్ట్ చేయడం లేదు సో మళ్ళీ నేను మళ్ళీ ఆ ఊబర్ టాక్సీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి వెళ్ళి ఆ నేను ఏ టైమ్ కి ఆర్డర్ చేసుకు ఏ టైమ్ కి నేను టాక్సీ ఈ బుక్ చేసుకున్నానో ఆ టైమ్ చూసి ఆ టాక్సీ యొక్క ఐడీ నాకు గుర్తుండే ఆ టాక్సీ ఐడీ ద్వారా నేను ఆ ఆ టాక్సీ ఇమ్ ని ట్రేస్ చెయ్యగలిగిన మళ్ళీ ఒక యాప్ లోని ఆ యాప్ నుంచి వెళ్ళి హెల్ప్ తీసుకున్న దాని వల్ల ఆ ఉబెర్ ట్యాక్సీ ఎక్కడ ఉందో దాన్ని ట్రాక్ చేసి నా పర్స్ ని ఎక్కడ ఉందో వెతికి మరి తీసుకున్నాను పాపం డ్రైవర్ కూడా నా పర్సు లోని ఏమి మనీ గిట్ల ఏమి తీయలేదు ఎలా ఉందో అలానే ఉంది అతను కూడా తిరిగి ఇద్దాం అనే ఇటు దిక్కు మా ఆఫీస్ వైపు వస్తున్నాడు దానికి నేను కొంచెం హ్యాపీ గానే ఫీల్ అయ్యిన ఎందుకంటే నా పర్సు లోని మనీ అలానే ఉన్నాయి నా ఐటెం లన్నీ అట్లనే ఉన్నాయి ఫోన్ కూడా అలానే ఉంది మే బి దొంగతనం చేస్తారేమో అనుకున్న వేరే వాళ్లు ఎక్కినాక బట్ అలా కాలేదు